మన తెలంగాణలో చాలా పండగలు అనేది మనం జరుపుకుంటాము ఎలాంటివి అంటే దీపావళి ఈద్ క్రిస్మస్ ఇంకా హనుమాన్ జయంతి బతుకమ్మ మకర సంక్రాంతి హోలీ పండుగ బోనాల పండగ దసరా పండగ ఉగాది పండగ గణేష్ చతుర్థి రాఖీ పండగ మరియు మరియు ఇంకా ఈద్ రంజాన్ అనేది జరుపుకుంటాము మొహరం జరుపుకుంటాము బోనాలు ఇలాంటివి చాలా జరుపుకుంటాము మన తెలంగాణలో